హలో నమస్తే సార్ ఇ ఇప్పుడు మేము ఆలత్తూర్ నుంచి కాల్ చేస్తున్నాము ఇంటి పన్ను కట్టుకోవాలి గత సంవత్సరము కరెంటు బిల్లులన్నీ కూడా నాకు కావాలి సార్ దయ దయచేసి ఆ బిల్లులన్నీ కూడా మాకు అందించండి మేము ఇంటి పన్ను కట్టుకోవాలి ఈ బిల్లులన్నీ కూడా మేమక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఈ బిల్లులన్నీ కూడా కలెక్షన్ చేసి మాకు ఇవ్వాలని మేము మనస్పూర్తిగా వేడుతున్నాము సార్ కోరుకుంటున్నాము సార్